మ్యాడమ్ ఆ రమ్య ట్రావల్ ఏజెన్సీ నా అండి ఆ మ్యాడమ్ మేము ఇలాగ ఆంధ్రప్రదేశ్ రావాలనుకుంటున్నాము ప్రెజంట్ హైదరాబాద్లో ఉంటాం మ్యాడమ్ మేము అంటే ఇప్పుడు అంటే నెక్స్ట్ మంత్ దసరా గట్టా అన్నీ ఉన్నాయి కదా మ్యాడమ్ సో అందుకు మేము అంటే మేము దసరా గట్టా అన్నీ చూడటానికి అంటే మా చుట్టాలు గట్టా ఉన్నారు రాజమండ్రిలోని అలాగే కాకినాడలో కూడాని సో మాకు అంటే ఈ ఫే ఫేమస్ అని చెప్పేసి అన్నారు బాగుంటుందని చెప్పేసి అన్నారు సో మనల్ని అంటే మాకు వెహికల్ గట్టా లేక ఎక్కువమంది వస్తాం మేము అంటే ఒక సిక్స్ మెంబెర్స్ లేకపోతే ఒక ఎయిట్ మెంబెర్స్ వరకు ఉంటాము సో మా అందరికి సరిపడేలాగా కొంచం ఏమన్నా బస్సు గట్టా ఇది ఏమన్నా ట్రావల్ ఇవి గట్టా ఏమన్నా ఎరేంజ్ చేస్తారా అండి ఆ ఒక అంటే నెక్స్ట్ మంత్ ఫోర్త్ న అలా వస్తాం మ్యాడమ్ మేము అంటే మీ ట్రావల్ చూసాం మ్యాడమ్ అంటే నెట్ లో చూసాం ఏంటి మీ ట్రావల్ ఏజెన్సీ మొత్తం అంతా మీ ట్రావల్ ఏజెన్సీ కి రేటింగ్ అలా బాగుంది అలాగే సర్వీస్ కూడా బాగుంది అలాగే నాకు అక్కడ కనుక్కుంటే అంటే ఇక్కడ మా కాకినాడలో కూడా కనుక్కుంటే మీది బాగుందని చెప్పారు మా చుట్టాలు గట్టా సో అందుకే మిమ్మల్ని ప్రిఫర్ చేస్తున్నాం మ్యాడమ్ అంటే అక్క యా ఇక్కడ ఇక్కడ మా చుట్టాలు ముందు బుక్ చేసుకున్నారంట మ్యాడమ్ అంటే వాళ్ళు చెప్పారు ఆ అవును మ్యాడమ్ అవును మ్యాడమ్ ఆ ఇంకా మే ఇంకా ఇంకా ఏమి ఇంకా బుక్ చేసుకోలేదు మ్యామ్ ఓకే మ్యాడమ్ అదే మ్యాడమ్ నెక్స్ట్ మంత్ ఫోర్త్ న ఫోర్త్ నే వస్తాం మ్యాడమ్ మేము అంటే ఇక్కడ అవును మ్యాడమ్ దసరా దసరా జరిగే టెన్ డేస్ మేము ఆంధ్రాలోనే ఉంటాం మ్యాడమ్ అంటే అక్కడ మాకు ఆ ఫుడ్ చూస్తే సరిపోతుంది మ్యాడమ్ ఎకోమడేషన్ ఆల్రెడీ మాకు అక్క అక్కడ దింపేస్తే అంటే మా చుట్టాలు ఉంటారు మ్యాడమ్ రాజమన్ ఒకవేళ మేము రాజమండ్రి కానీ వెళ్ళమంటే అక్కడ మా చుట్టాలు ఉంటారు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే సరిపోతుంది మమ్మల్ని ఆ ఉన్న ఫైవ్ డేస్ మాకు ఒక కార్ కూడా మాతో పాటు ఉండాలి మ్యాడమ్ అంటే మామూలుగా ఆ టెన్ డేస్ కి మాకు ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి మాకు అంతకముందు ఎస్టిమేషన్ చెప్పేస్తే మాకు షెడ్యూల్ రాసి ఇచ్చేస్తే దాని బట్టి మేము చె చెప్తాము మ్యాడమ్ తీసుకోవచ్చా లేదా అని ఓకే మ్యాడమ్ మరి ఏదన్నా ఇంక ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మ్యాడమ్ అది ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్